హలో వెరీ గుడ్ ఈవెనింగ్ అండి ఐయాం డాక్టర్ హారిక కాలింగ్ ఫ్రమ్ ఎన్ఎ న్యూట్రిషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అండి

ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా దగ్గరికి వచ్చి కొన్ని టెస్టులు అన్నీ చేసుకోవాలి అండి అంటే ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఎంత ఉన్నాయో మేము టెస్ట్ చేసి మీకు రిసల్ట్స్ అన్నవి వన్ ఆర్ టూ డేస్లో మీకు ఇస్తాము సో మీకు డైట్ కూడా ఎలాంటి డైట్ కావాలి ఇన్ ద సెన్స్ మీకు హెల్దీ డైట్ కావాలా వైట్ లాస్ కా వైట్ గైన్ కా వెయిట్ లాస్ కా అండి ఓకే అండి వెయిట్ లాస్ అంటే నేను చెప్పినట్టు మీకు మేము ఎంత ఫాట్ కంటెంట్ ఉంది మీ హైట్కి వైట్ ఎంత ఉంది సో అవన్నీ మేము చెకప్ చేసి ఒక క్లారిఫికేషన్కి అంటే డాక్యుమెంటల్గా మేము ఒక క్లారిఫికేషన్కి రావాలి దానికి కాకముందు మీకు నార్మల్గా మాన్యువల్గా కావాలి అంటే జస్ట్ ఏమి లేదండి మీరు సింపుల్ డైట్ మరి అంత ఎక్కువ చేయనవసరం లేదు అంటే మీరు జాబ్ హోల్డరా ఆర్ హోంమేకరా అండి ఓకే అండి ఇంకా ఏముంది అంటే మార్నింగ్ మార్నింగ్ సో మీరు కొంచెం హాట్ వాటర్లో కొంచెం హనీ జింజర్ అయిన అల్లం వేసుకొని ఒక గ్లాస్ తీసుకోండి మీ డైట్లో ఎంత వాటర్ కంటెంట్ అన్నది ఎంత ఎక్కువ ఉంటే అంతా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండ్ మీరు తీసుకునే ఫుడ్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటే మీకు వెయిట్ లాస్కి చాలా తగ్గుతుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఇట్ మీన్స్ ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ ఓకే మీకు జస్ట్ ఇన్ని గ్రామ్స్ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ అండ్ టైమింగ్ టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిది మీరు టైం పంక్చువాలిటీ టైం ఈ టైంకి ఇది ఆ టైంకి అది తీసుకోవాలి మెయిన్లీ మినిమమ్ ఒక వన్ అవర్ అయిన సెల్ఫ్ కేర్ ఇన్ ద సెన్స్ వాకింగ్ కానీ ఎక్ససైజెస్ కానీ యోగా కానీ ఏదో ఒకటి మినిమం వన్ అవర్ పార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ తీసుకుంటే దాంట్లో మీరు చెక్ చేసుకోండి మీ క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యారు ఏంటి సో రిసల్ట్ అన్నది మనకి ఎప్పుడు వెంటనే వచ్చేయదండి సో ఇట్స్ టైం అన్నది తీసుకుంటుంది వస్తుంది బట్ షూర్గా వస్తుంది లేదు నాకు మాన్యువల్గా అదే అండి సో హెయిర్ ఫాల్కి కూడా యాక్చువల్గా మా దగ్గర అయితే కొన్ని సప్లమెంటరీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ ఫాల్ అండి ఆల్సో మనకు హెల్త్ ఫుడ్ హెల్త్ కోసం అని అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఇచ్చే సప్లిమెంటరీస్ ప్ కూడా ఉన్నాయి సో మీరు మా క్లినిక్ని విజిట్ చేస్తే మీకు అది కూడా తెలుస్తుంది బట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏంటంటే ఏ ఇష్యూస్ ఉన్నా సరే మనం సప్లమెంటరీస్ కాకపోయిన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటే మనం కాలరీస్ అనేవి తగ్గుతు ఉంటాము టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ మినిమం ఒక ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుని హెయిర్ ఫాల్కి కూడా మనం డ్రై ఫ్రూట్స్ అని డైలీ టూ ఎగ్స్ అని ఐరన్ కంటెంట్ అని సో ఎవ్రీథింగ్ అనేది మనం బాగా ఉంచుకుంటే ఇది మనకు సెట్ అయిపోద్ది లేదు మాకు మాన్యువల్గా తెలియాలి నాకు ఇంత వైట్ గైన్ అయ్యాను ఇంత తెలియాలి అంటే సో మీరు స్టార్ట్ చేయండి ఒక నోట్స్లో మేము మీరు వస్తే మా దగ్గరకి సో మీకు అప్టు మొత్తం అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మీ రిసల్ట్ బట్టి నేను మీకు ఒక టైం చార్ట్ అనేది ఇస్తాము మీకు ట్రైనింగ్ కూడా కావాలి ఎక్ససైజెస్ కోసము అండ్ ఫిజికల్ కేర్ కోసము అంటే మా దగ్గర ఆ సెషన్స్ కూడా మా వాళ్ళు తీసుకుంటారు స్పెషల్గా మీకోసం తీసుకుని మీకు ఎలాంటి ఎక్ససైజ్ చేయాలి ఎలాంటి యోగాస్ చేయాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అన్నీ ఇస్తారు సో మీరు బెటర్ మా క్లినిక్కి వచ్చి మీరు చెక్ చేసుకుంటే అది ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా మా ఏమైన డౌట్స్ ఉంటే మీరు మా ఇక్కడ ఉంటారండి వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఇంకా క్లారిటీగా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్